కుటుంబముగా మేము టూరు వెళ్ళాలని అనుకుంటున్నాము మూడు దినములు చెన్నైకి కారు బాడుగకు కావాలి మరి బాడుగ ఎంత అవుతుందో అది చెప్పాలి కిలోమీటర్ లెక్కన ఎంత అవుతుంది మూడు దినాలు మేము అక్కడ ఉండవలసి ఉంటుంది కాబట్టి మాకు కారుకి ఎంత బాడుగ అవుతుందో మాకు చెప్పాలి